తెలంగ తెలంగాణాలోని వ్యవసాయ రంగం ఆవిష్కరణలు లేదా సృజనాత్మకతను ఎలా ప్రోత్సహిస్తున్నారు అంటే దీని బట్టి మనం చూస్తే తెలంగాణా వ్యవసాయం ప్రధాన ప్రధాన ప్రధానంగా చూస్తున్నారు ఎలా అంటే వాతావరణం మార్పుగానీ ఎప్పుడైనా ఎప్పుడైనా పంటలు పండించేటప్పుడు భారీ వర్షాలు వచ్చే ముందు సూచనలు ముందే ముందే మనకి ముందే మనకి రైతులకి చెప్తున్నారు జాగ్రత్త పడడానికి పంట మన చేతి వచ్చేంతవరకూ శా వ్యవసాయశాఖ మొత్తం దాని గురించి ఆలోచించాలని నా ఉద్దేశం రైతు రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతాడో అంతే కష్టా అంతే అంతే తెలంగాణ శాఖ కూడా కష్టపడుతుంది వాళ్ళకు ఉత్పతులు కానీ ఉత్పతులు కానీ వ్యవసాయ యంత్రికలను కానీ వాళ్ళకి తక్కువ ధరలో ఇస్తున్నారు వాతావరణ మార్పులు ముందే సూచిస్తే సూచించి రైతులకి చెప్తున్నారు ఇంకా ఉత్పతులు అనే డబ్బులు డబ్బులు విషయంలో కానీ లేదంటే ఉత్పతులు విషయంలో కానీ శా తెలంగాణా శాఖ రైతులకు రైతులకు చెయ్యి అందిస్తున్నారు నా కరణ నీటి వ్యవహరణ నీటి వ్యవహరణగా నీటి సమస్యలున్న రైతులకు కూడా నీటి సమస్యలు ఉన్న రైతులకు కూడా తెలంగాణాశాఖ సహాయపడుతున్నారని నేను భావిస్తున్నాను